ఆరో తేదీ తొమ్మిదో నెల పద్నాలుగు వందల పదమూడవ సంవత్సరం ఒకటో తారీఖు ఒకటో నెల రెండువేల ఇరవై సంవత్సరం పదమూడవ తేదీ ఐదో నెల రెండువేల యాభై సంవత్సరం పదిహేడవ తారీఖు ఏడవ నెల రెండువేల ముప్పై సంవత్సరం పంతొమ్మిదో తారీఖు మూడో నెల రెండువేల నలభై సంవత్సరం